ఇందాక నేను చెప్పినట్టే తెలంగాణలో హ్యాండీక్రాఫ్ట్స్ కానీ అవి చాలా ఫేమస్ ఫ్యాషన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం జ్యువెలరీకి ఇస్తాము జ్యువెలరీకి డ్రెస్కి అలాగే ఇక్కడ దానివల్ల చాలామంది బ్రతుకుతున్నారు చాలా షాప్స్ వెరైటీ వెరైటీవి మన సీజన్స్కి తగ్గట్టు క్లాత్స్ కానీ జ్యువెలరీ కానీ ఉంటుంది